హలో నమ నమస్తే అండి మీ షా మీ దుకాణంలో ఏ యే దుస్తులున్నాయి అండి మా కుటుంబానికి ఎంటి కొన్ని టీషర్ట్లు అలాగే ఫార్మల్ దుస్తులు కావాలండి ఏ యే రకాలు వస్త్రాలు ఉన్నాయో చూపించగలరా మీరు అలాగే నండి అన్నీ నాణ్యతగా ఉంటాయా అండి

అలాగేనండి అంటే మా కుటుంబ సబ్యులు అందరికి కావాలండి బట్టలు అందుకే వచ్చాను ఆ ఆ మా ఆయనగారికి అలాగే మా పిల్లలు ఇద్దరికీ కూడా బట్టలు కావాలండి వచ్చాము నాకు వచ్చి ఆ టీషర్ట్స్ అండి ఆదే నైట్ టైమ్ ధరిస్తాం కదండి క్యాషువల్స్ ఆ క్యాషువల్స్ అదే మా ఆయనగారికి కూడా ఇంటి ఆఫీసుకి గట్రా వెళ్ళడానికి ఫార్మల్ దుస్తులు పిల్లలు స్కూల్స్కి గట్రా వెళ్ళడానికి యూనిఫార్మ్స్ ఇవన్ని కావాలండి అందుకనే వచ్చాము అదే అందరూ చెప్పినట్లు చూపించండి అన్నీ చూస్తాము ఆ సారు అది ఆయన చొక్కా సైజ్ వచ్చి అది ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ అండి ఎక్స్ఎల్ అండి నాది వచ్చి ఎల్ అండి మా పిల్లలవి వచ్చి అది ఎక్స్ఎస్ అండి ఆ సైజులు చూపిస్తే ఒకసారి నేను చూసుకుని వాటి ధరలు అవన్నీ చూసుకుని ఒకసారి నేను ఇది చేసుకుంటానండి కలర్స్ కూడా ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ ఫార్మల్ దుస్తులు కూడా మాకు చూపించండి అలాగే డెయిలీ వేసుకునే టీషర్ట్లు అవి కూడా కావాలండి ఆ ఆ ప్లేయిన్ సాదావే కావాలండి ఆయన సాదావే వేసుకుంటారు ఓకే అండి ఓకే అండి చూస్తున్నాము ఓకే అండి ఇవి బాగున్నాయి ఆ పిల్లలవి వచ్చి ఇంకొక సైజు లెవాండీ ఇవేమన్నా కొంచెం చిన్నది అవుతాయి అనుకుంటున్నాను దీని మీద కొంచెం ఎక్కువ సైజు ఏమైనా చూపించగలరా ఆ సరేనండి ఇవి అయితే సరిపోతాయి కలర్ వచ్చి ఆ వేరే బ్లాక్ ఆ నీలిరంగు ఆ ఇంటి ముదురు గోదుమ రంగు కావాలండి పిల్లల బట్టలు వచ్చి కొంచెం అవి చూపిస్తారా ఓకే ఓకే అండి ఓకే అండి నాకు వచ్చి కొంచెం టీషర్ట్లు డెయిలీ వేర్ వేసుకునేవండి ఆ అది చూపించగలరా అండి కొంచెం లైట్ కలర్స్ ఇంగ్షీషు కలర్స్ అలాంటివి చూపిస్తే కొంచెం బాగుంటుందండి ఆ యా అవునండి లార్జ్ సైజు అండి ఆ ఓకే అండి బాగున్నాయి ఓకే అండి ఎంతెంత అండి ఎంతెంత కాస్ట్ పడతాయి ఫార్మల్ దుస్తులు ఎంత పడతాయి షర్ట్లు అలాగే డైలీ వేర్ టీషర్ట్స్ ఎంత పడతాయి ఆ పిల్లలవి వచ్చి యూనిఫారంకి ఆ దుస్తులకి ఎంత పడతాయి అండి ధరలు చెప్పండి కొంచెం చాలా ఎక్కువ చెప్తున్నారండి అసలు చాలా కాస్టు మార్కెట్ కాస్టు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయండీ చాలా రేటు చాలా ఎక్కువుగా ఉన్నాయండి మేము ఏమో మీ దగ్గర ధరలు తక్కువుగా ఉంటాయి నాణ్యత బాగుంటాయి అని చెప్పారని మేము వచ్చామండి ధరలు చాలా ఎక్కువుగా ఉన్నాయండి ఆ మంగళవారం మార్కెట్కి వెళితే ఈ టీషర్టె యాభై రూపాయాలకి ఇస్తారండి మీరు అలా చెప్తున్నారు కానీ అంటే కాదండీ మీరు అయినా కొంచెం షాప్లో తీసుకున్నవి బాగుంటాయి అని అంటే మీరు చెప్పిన రేటుకి నేను మొత్తానికి అది యాభై రూపాయాలకి ఇమ్మని అడగటం లేదు కొంచెం రేట్లు అయితే తగ్గించమంటున్నాను ఓకే అండి సరే అయితే నేను అవి తీసుకుంటానండి ఇవన్నీ ఆయన ఎంటి ఫార్మల్ షర్ట్లు వచ్చి ఒక నాలుగు ప్యాక్ చెయ్యండి అలాగే నా టీషర్ట్లు వచ్చి ఒక రెండు ప్యాక్ చెయ్యండి పిల్లల యూనిఫార్మ్స్ వచ్చి రెండేసి జతలు ప్యాక్ చెయ్యండి సరేనండి ఉంటాము కృతజ్ఞతలు అండి